హలో ఏవండీ లక్ష్మీ హ్యాండ్లూమ్సేనండీ మీ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయి వస్త్రములు మాకూ మా చేతి వర్క్వి హ్యాండ్లూమ్స్వి కావాలి

సరిపోతుంది పట్టు చీర ఎంతండీ

పాలిస్టర్ చీరలు ఉన్నాయండి

సరే ఇంకేమేమి రంగు ఇంకేమేమి ఏమేమి ఉన్నాయండి మంచి కలర్ అవునా మామూలుగా జకార్డు పట్టు మామూలుగా చిన్న బూటాలువి ఇంకేమేమి కలర్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి

మరి మేమొస్తాము మేము వస్తాము కలర్స్ ఒకసారి చూపించగలరా సరేలే మేడం సరే వస్తామండి